భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది అది ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సవాళ్లు ఏమిటి అయితే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సౌకర్యాలు సదుపాయాలను మన భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తీసుకువచ్చింది అందువలన వాళ్ళు మనపై తీసుకొస్తున్నటువంటి ఆరోపణలను కాని ఇంకా ఇటువంటి సమస్యలు కాని వాళ్ళు మనకు తెచ్చిన భారతదేశం సమర్థవంతంగా వాటిని ఎదుర్కుంటున్న పరిణామాలను మనం చూడవచ్చు